నమస్కారం తల్లి నీ టికెట్ ఏదమ్మ అలా వెళ్ళకూడదమ్మ టికెట్టు దొంగతనం చేసారంటే మళ్ళీ ఎట్లాగవుతుంది నువ్వు నిజంగానే అసల టికెట్ తీసుకున్నావా మరి ఇప్పుడు నాకు కండక్టర్ గారు చెప్పింది ఆమె టికెట్ లేకుండా వెళ్తుందని కండక్టరే కదా ఇప్పుడు నాకు నువ్వు టికెట్ తీసుకోలేవని చెప్పింది నచ్చితే చేయలేం కదా నిదానంగా మాట్లాడమ్మ ఏం టెన్షన్ లేదు భయపడకు ఇప్పుడు ఏమంటావు మళ్ళా అదే కదా అందుకనే అడుగుతున్నాం ఇప్పుడు టికెట్ ఎవరు తీసారని అడుగుతున్నాం నువ్వు ఇప్పుడు టికెట్ పోయిందని అంటున్నావు దాన్ని ఇప్పుడు వెతికి పట్టుకోవాలంటే నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో మాకెట్లా తెలుస్తాదమ్మ నువ్వు వేరే బస్ నుండి చేంజ్ అయినా అన్నావు

సరే మరి ఇప్పుడు ఫైన్ కట్టేసేయి ఇంకా ఇప్పుడు నీ దగ్గర ఎంతున్నాయి ఎమౌంటు సరేలే కనీసం ఇంటికి పోనీకన్నా ఉన్నాయా నీ దగ్గర మనీ తీసుకోమ్మ